నేను ఈరోజు ఉదయం పది గంటల సమయానికి గమ్యానికి వెళ్ళడానికి ట్యాక్సీ బుక్ చేసుకున్నాను మీరు సరైన సమయంలో రాలేదు మరియు దీని కారణంగా నేను నా రైలు మిస్ అయ్యాను ఇది నాకు చాలా ఇబ్బంది కలిగింది మరియు నేను దీనికి పరిహారం కోరుతున్నాను మీరు రవాణా ఏజెన్సీకి ఫిర్యాదు చేసి వెంటనే నా పరిష్కారానికి సమాధానం చెప్పగలరని కోరుకుంటున్నాను